నేను పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు మా పాఠశాలలో డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు అందులో పాల్గొనేందుకు మా ఉపాధ్యాయులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు ఆ పోటీల్లో పాల్గొన్నందుకు నాకు మహమ్మద్ మొదటి బహుమతి లభించింది దానికి మా తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు అదేవిధంగా పై తరగతిలో వెళ్ళేకొద్దీ నేను మరిన్ని డ్రాయింగ్ పోటీల్లో పాల్గొని మొదటి బహుమతులు గెలుచుకున్నాను అది నాకు ఎంతగానో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది అదేవిధంగా ఆ డ్రాయింగ్ పోటీల్లో పాల్గొన్నందుకు నా పై తరగతులు వెళ్ళే కొద్దీ ఆ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడింది